ఏలూరు జిల్లాలో స్థానిక ప్రభుత్వం రాజకీయ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏలూరు జిల్లాను పదమూడు మండలాలకు విభజించారు ప్రతి మండలానికి ఒక మండల పరిషత్ ఉంది ఇది స్థానిక ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తుంది మండల పరిషత్కు ఒక చైర్మను మరియు పదమూడు వైసన్లు ఉంటారు ఏలూరు జిల్లాలోని పదమూడు మండలాలకి పదమూడు మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయి ప్రతి మండలంలో నుండి ఒక ఎమ్ఎల్ఏని ఎన్నుకుంటారు ఏలూరు జిల్లాకు ఒక ఎంపీ ఒక ఎమ్ఎల్ఏ ఉన్నారు ఈ జిల్లా నుండి ఒక ఎంపీ ఒక ఎమ్ఎల్ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు ఏలూరు జిల్లా నుండి ఒక ఎంపీ జాతీయ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు ఈ జిల్లాల నుండి కొంతమంది ఎమ్ఎల్ఏలు ఎవరంటే ఎంపీ జీ కృష్ణరావు ఈయన తెలుగుదేశం పార్టీ అలాగే ఎమ్ఎల్ఏ శ్రీనివాస్రెడ్డి ఈయన కూడా తెలుగుదేశం పార్టీనే ఏలూరు జిల్లాకు ఎంపీ ఎమ్ఎల్ఏలు చాలా కృషి చేశారు ఏలూరు జిల్లాకు ఎంపీ ఎమ్ఎల్ఏలు అనేక రకాల అభివృద్ధి పనులు కూడా చేశారు వాటిలో కొన్ని ఏంటంటే రోడ్లు రైల్వే మార్గాలు అభివృద్ధి చేశారు అలాగే నీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి చేశారు అలాగే విద్యా ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక సౌకర్యాల అభివృద్ధి కూడా చేశారు అలాగే పరిశ్రమల అభివృద్ధి కూడా చేశారు ఏలూరు జిల్లాలోని ఎంపీ ఎమ్ఎల్ఏలు చేసిన కృషికి ప్రజలు వారి కృతజ్ఞతలు తెలియచేసారు అయితే కొంతమంది ప్రజలు ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నారు నా అభిప్రాయం ఏంటంటే ఈ జిల్లాలోని ఎంపీ ఎమ్ఎల్ఏలు చేసిన కృషి గురించి నేను సానుకూలంగా భావిస్తున్నాను వారు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారు అయితే ఇంకా కొన్ని రంగాల్లో మరికొ మరింత అభివృద్ధి అవసరం